పిజ్జా బర్గర్ వే ప్రోటీన్ చికెన్ వింగ్స్ బిర్యానీ కర్డ్ రైస్ ఫ్రైడ్ రైస్ డసర్ట్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ షవర్మా కేక్స్ బిస్కెట్స్ ఆల్మండ్స్ వాల్నట్స్ డేట్స్ చాక్లెట్స్ పైన్యాపిల్ యాపిల్ గ్రేప్స్ అంజీర్